మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి అండి మన జీవితంలో మనం ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించాలి మన కళ మనల్ని సమాజంలో గొప్పగా నిలబెడుతుంది అండి పెయింటింగ్స్ డ్రాయింగ్స్ సంగీతం నృత్యం ఎనీవే ఏదన్నా సరే ఏదో ఒక దాంట్లో మనకి నైపుణ్యం ఉండాలి అండి ఊరికే తిన్నామా పడుకున్నామా అనేది కాదండి ఏదో ఒకటి సాధించాలి అనే విధానం మనలో ఉంటే మనం తప్పకుండా నేర్చుకుంటాం అండి సమాజంలో మనకి మంచి గుర్తింపు వస్తుంది అండి మనం పాటలు పాడినా నాట్యం చేసినా డ్రాయింగ్స్ వేసినా పెయింటింగ్స్ వేసినా ఇలా ఏం చేసినా కూడా సమాజంలో మనకంటు ఒక గుర్తింపు లభిస్తుంది అండి ఏమి లేకుండా ఉండే కన్నా ఏదో ఒక కళను సాధించడం గొప్పతనం కదండీ ఏదో ఒక కళ ఉండాలి అండి